హలో హలో ఇట్లా నాకు ఇట్లా కొంచెము ఆయిల్ మసాజ్లా కావాలి ఎంతవుతుంది అట్ల ఓకే నాకి హెడ్ అండ్ బాడీ రెండు కావాలి హెయిర్ కట్ అండ్ షేవింగ్ ఉంది రెండు ఉన్నాయి హెయిర్కట్ అండ్ షేవింగ్ ఉంది ఓకే లెగ్ పెయిన్ అది అడిగిన దానికి కానీ సపరేట్ మసాజ్ ఉందా మొత్తం బాడీ అంతా కావలి అంటే మొత్తం కవరప్ అవుతుందా దాంట్లో లేదంటే సపరేటా అయితే నాకు ఇది హెడ్ అండ్ బాడీ కావల లెగ్ సపరేట్గా చేయాల నాకు దాంతోపాటు ఈ హెయిర్కట్ అండ్ షేవింగ్ కావల మీరు ఏమేమి ఆఫర్ చేస్తారు ఒకసారి చెప్తారా నాకు ఓకే

ఓకే అవు అవునవును అవును ఓకే ఓకే ఓకే ఓకే ఓకే ఓకే నాకు ఒక టూ డేస్ తరువాత మ్యారేజ్కి వెళ్ళాలి అందుకు ఈ ఫేసు మీద అంతా కన్నా నాకు మొత్తం మీద ఇంకా ఏమేమి చేస్తారో నాకు అన్నీ చేయింస్తారా మీరు నాకు మొత్తం మీరు ఎంత అవుతుందో ఒక బిల్లు చెప్తే బిల్ అమౌంట్ లాగ టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది అని ఓకే సార్ ఓకే ఓకే లెగ్ మళ్ళా సపరేట్ అది ఎంత అవుతుంది ఫైవ్ హండ్రెడ్ చెప్పినారు మీరు ఇది మొత్తం నాకు ఒక మొత్తం డిస్కౌంట్కి ఎంత వస్తుంది మొత్తం పోను కాను మాకు ఓకే ఓకే మొత్తం టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నేను పే చేయాలి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పే చేయాల నేను ఎప్పుడు రమ్మంటారు నన్ను నాకు టూ డేస్ తర్వాత మ్యారేజ్కి వెళ్ళాలి ఫంక్షన్కి రేపు ఏ ఓకే నేను రేపు టుమారో మార్నింగ్ కరెక్ట్గా పది గంటలకు అప్పుడు వద్దునా ఒక పది గంటలకు అప్పుడు వస్తాను ఓకే ఓకే ఓకే నాది బుక్ చేయండి మీరు నేను తెల్లవారి వస్తాను అక్కడికి నా పేరు వచ్చేసరికి మదన్ నేను ఇక్కడ చిత్తూర్లో తమిళనాడు కాలేజ్ దగ్గర ఉంటాను మీరు చెప్పినట్టు అయితే నేను వస్తాను తెల్లవారి వస్తాను ఆడికి మీరు నాది బుక్ ఈ ఈ మొబైల్ నోట్ చేసుకోండి మీరు నేను తెల్లవారి వచ్చి మీరు నీట్గా చేయిస్తే నాకు సరిపోతుంది ఓకే ఓకే ఓకే